ఎవరండి అవునండి వెల్నెస్ సెంటరే దీప్తా దీప్తి వెల్ వెల్నెస్ సెంటర్ అండి హలో చెప్పండి అవునండి మా వెల్నెస్ సెంటరే ఏంటండి మీ ప్రాబ్లం ఏంటండి మాది వెల్నెస్ సెంటర్ అండి పూర్తిగా అన్నింటికి మసాజ్లు ఉంటాయండి మీకు హెడ్ మసాజ్ కావాలా బాడీ మసాజ్ కావాలా లేకపోతే లెగ్స్ మసాజ్ కావాలా ఏ మసాజ్ కావాలన్న మేము ప్రిపర్ చేస్తాము మా దగ్గర మెనూ ఉంటుంది మీకు ఏ మెనూ కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా చేస్తాం మేము మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్న మా దానికి మీరు ఒకసారి మా వెల్నెస్ సెంటర్ వచ్చి చూడండి మ్యాడమ్ మా మెనూలో మీకు పర్చికులర్గా డిస్కౌంట్ కూడా వేస్తాము మీకూ కొద్దిగా ఎ రేట్ అయితే ఎక్కువ ఉంటుంది మ్యామ్ మీక్ ఏ టైప్ మసాజ్ కావాలని మీరు అడుగుతున్నారు అదైతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మ్యామ్ మీరు మా మెంబర్షిప్ కార్డ్ తీసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మేము

అయినా సరే మీర్ మేము మా దగ్గర కార్డు తీసుకున్నారు అనుకోండి మీకు బెనిఫిట్స్ ఉంటాయి ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది అండి ఫుల్ బాడీ మసాజ్ అయితే లేదండి అలాంటి అవైలబుల్ లేదు మీరే మా మా సెంటర్కి రావాలి సరే సరే అండి ఓకే రేపు వచ్చే రేపు వచ్చేయండి రేపు అవైలబుల్గా ఉంటాం ఓకే అండి ఓకే అండి